హలో ఎవరు అండి ఆ నమస్కారము అండి ఆ చెప్పండి ఆ కుడతాను అండి ఆ సరే అండి ఎప్పుడు రమ్మంటారు అండి కొలతలు తీసుకోవడానికి ఆ సరే అండి వస్తాను అండి జతకి వచ్చి మూడు వందలు అండి ఆ సరే అండి జతకి వచ్చి రెండు వందల యాభై తీసుకుంటాను అండి కుట్టడానికి కొంచెం సమయం పడుతుంది అండి ఎక్కువ మందికి కుట్టాలి కదా అండి ఓ పదిహేను రోజులు పడుతుంది అండి

ఆ సరే అండి పని ఎక్కువగా ఉన్నారు అండి ఇంకా నాకు సహాయ పడే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఆ సరే అండి సరే అండి చూస్తాను అండి

రెండు రోజుల్లో వస్తాను అండి ఆ సరే ఆ సరే అండి అమ్మాయిలా అబ్బాయిలా అండి ఆ పెద్ద వాళ్ళా అండి చిన్న వాళ్ళా ఆ సరే అండి రెండు రోజుల్లో వస్తాను అండి సరే అండి ఉంటాను అండి